నేను చిన్నగా ఉన్నపుడు మా స్కూల్లో ఎన్నో డ్యాన్స్ ప డ్యాన్స్లో కానీ సింగింగ్లో కానీ ఎన్నో పాల్గొన్నాను అప్పుడు మా స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఏవైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ ఎన్నో ఉంటుండే అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదైనా డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి అందరం కలిసి ఒక దగ్గర పాల్గొని డ్యాన్స్ నేర్చుకుంటుండే అయితే ఒక ఊ జూలై సెకండ్ తెలంగాణ దినోత్సవం అని చెప్పేసి ఆ రోజు మంచి తెలంగాణ సాంగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి మేము అందరం ఒక డ్యాన్స్ మాస్టర్తోటి మాట్లాడుకొని మేము డ్యాన్స్ నేర్చుకున్నాము అప్పుడు ఆయొక్క డ్యాన్స్ స్టెప్స్ని గా ఇంకా మంచి మంచి ధూమ్ ధాం సాంగ్స్తోటి డీజేతోటి మంచిగా తయారయ్యి మంచి మంచి దుస్తులని వేసుకొని మేము డ్యాన్స్ వేసాము అప్పుడు అందరూ మా డ్యాన్స్ చూసి బాగా ఆనందించి ఇంకా వాళ్ళు కూడా ఈ ఒక్క దేశానికి సంబంధించిన సాంగ్స్ చేసారు పిల్లలు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు అయితే ఒకరోజు చిన్నగా ఉన్నప్పుడు మేము మా స్కూల్లో జరిగే ఒక ప్రోగ్రాం రాధాకృష్ణ బర్డే రోజు మేము చిన్నారి పెళ్ళికూతురు సాంగ్ చేసాము అన్నమాట అప్పుడు ఒక సాయి బాబా గుడిలో మంచి ప్రోగ్రాం ఉండన్నమాట పెద్ద ప్రోగ్ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఉండే అయితే అక్కడికి వెళ్ళి మేము ఆల్రెడీ స్కూల్లో చిన్నగా ఉన్నపుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే డ్యాన్స్ మాస్టర్ వచ్చి నేర్పిస్తుండే ఈవినింగ్ క్లాసెస్ ఉంటుండే ఇంకా అవన్నీ బాగా ప్రాక్టీస్ చేసి ఎంతో అనుభవం పొంది మేము అక్కడ ప్రొగ్ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాము అప్పుడు అక్కడికి వెళ్ళిన తరువాతకి మాయెుక్క డ్యాన్స్ చూసి వాళ్ళు మాయెుక్క దుస్తులను చూసి ఇంత చిన్న పిల్లలు ఇంత చక్కగా చేసారు అని చెప్పేసి పేరెంట్స్ అందరు ఎంతో ఆనందం పడ్డారు ఎక్కువగా జనాలు దేవుడు సాంగ్స్ అంటే ఇష్టపడరు కానీ మేము చేసినా రాధాకృష్ణుడు సాంగ్కి అందరూ అన్ని ఇంత బాగా చేసారు అంటే మేము ఒక ఒక కపుల్స్ లాగా ఉండేది ఒక గర్ల్ ఒక బాయ్ ఒక గర్ల్ ఒక బాయ్ లాగా ఉంటుండే రాధ కృష్ణుడు అట్లా ఒక గెటప్ కూడా రాధ కృష్ణది గెటపే చుడీదార్ గోపిక వేషంలో వేసుకొని మంచిగా రెడీ అవి చేసాము ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇంకా మంచిగా ఆ డ్యాన్స్ని చేసాము మా మేడం వాళ్ళు అందరూ ఆ డ్యాన్స్నీ చూసి ఎంతో ఆనందించారు ఇంకా చిన్నాగా ఉన్నప్పుడు ఫ్రెషర్స్ పార్టీ ఫేర్వెల్ పార్టీస్ ఇంకా కాలేజ్స్లో ఎన్నో జరుగుతుంటాయి అయితే అప్పుడు ఇంకా డీజే ఇంకా వేరే ఏమైనా ఫేర్వెల్కి సంబంధించిన సాంగ్స్ అన్నీ డ్యాన్స్ డ్యాన్సెస్ నేర్చుకొని అందరం పాల్గొని ఆయొక్క డ్యాన్స్ని గొప్పగా ఒక మంచి ధూమ్ ధాం అయ్యేలాగా చేసినాము అన్నమాట అప్పుడు అందరూ కేకలు ఇంకా అరుస్తూ వాళ్ళు కూడా మాతో పాటు డాన్స్ చేస్తూ ఎంతో ఆనందించారు ఇంకా మా కాల్ మా చిన్నగా ఉన్నపుడు స్కూల్లో ఎన్నో డ్యాన్స్లు పాటలు ఇంకెన్నో చేసాము అప్పుడు అందరూ ఊరికే ఏదైనా సందర్భం వచ్చిందంటే చాలు డ్యాన్స్ చేయాలి చేయాలి అని చెప్పేసి మాకు ఆతురత ఉండేది